మీ వంటకాలలో వాడే అరుదైన పదార్థాలు ఏమిటి అంటే ఎక్కువ వాడి వాడినట్టు మేము పప్పుచారు లేదంటే ఉట్టిగా చారు చేసినప్పుడు మేము ఎక్కువ ఇంగువ వాడము మేము చారు చేయడం మేము మేమే చేస్తాం కానీ ఇంగువ ఎక్కువ అసలు వాడమే వాడము బాపనోళ్ళు ఎక్కువ వాడుతారు ఇంగువ ఇంకా కూరలల్లో కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ నెయ్యి వాడతారు ఎక్కువ నూనె వేస్తారు నూ ఎక్కువ ఎట్లా అంటే ఆ కూరల సగానికి సగం నూనె నెయ్యిలు అవే కనిపిస్తాయి కానీ కూ అంటే ఇట్లా నూనె మొత్తం కూరకి ఇట్ల మీద ఉండిపోతుంది అట్లా ఎక్కువ నూనె వాడము నూనె కాని నెయ్యి వాడము అంటే కొంచమే కొంచెం అంటే కొంచెం దానికి ఎంత ఎంత సరిపోతుందో అంతనే కావాలి అనేసి అంతే నెయ్యి అయినా నూనె అయినా వాడుతాము ఎక్కువ మా మా ఇంట్లో అయితే ఉప్పు కారం వాడతాం కానీ ఎక్కువ వాడము మోస్తారుగా వేసుకుంటాం ఉప్పు తక్కువ ఎందుకంటే ఉప్పు ఉప్పు ఎక్కువ తిన్నాము అనుకో బిపి అనేసి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేసి ఉప్పు తక్కువ వేస్తాము ఇంకా ఎక్కువ ఏమంటారు మాంసం తినడం అట్లా అట్లా అట్లా చూస్తాం మేము ఎందుకంటే మాంసం ఆరోగ్యానికి మంచిది మరీ ఎక్కువ మాంసం తినడం కూడా మంచిది కాదు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు సంవత్సరంలో మొత్తం మాంసం తినడం అంటే కూడా మంచిది కాదు వారంలో ఒకసారి అది కూడా ఆదివారం రోజు అట్లా తినాలి మాంసం ఎక్కువ కూరగాయలకి మన ఎక్కువ కూరగాయలకే ఇయ్యాలి తర్వాత మాంసంకి ఒక ఒక వారంలో ఒక రోజు అన్నమాట అట్లా ఇచ్చినాము అనుకో మన శరీరం కూడా మంచిగా ఉంటుంది మనకి కూడా ఏం జబ్బులు ఏమి రోగాలు రాకుండా ఉంటాయి మనం కూడా డైట్ పాటిస్తున్నట్టు ఉంటుందన్నమాట మేము ఎక్కువ పచ్చిమిరపకాయలు కానీ ఎండు మిరపకాయలు కానీ ఇప్పుడు పులిహోర చేసేటప్పుడు చాలామంది ఎండు మిరపకాయలు వేస్తారు ఇంకా కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు మేము అట్లా వెయ్యడము చూడము ఇంకా కొంతమంది పులిహోర చేసినప్పుడు పుల్లగా ఉండడానికి పుల్ల ఉప్పు అనేసి దొడ్డుప్పు అనేసి ఉంటుంది అది వాడుతారు కానీ మేము

దానికి విడియంపోయి పుల్ల ఉప్పు అనేసి కోనడం ఏం లేదు ఇంకా మెంతులు అవన్నీ మేము ఎక్కువ వాడము కా ఎక్కువ మంది కాకరకాయ తినరు మేము కాకరకాయ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అది కూడా ఎట్లా అంటే కూరలాగా కాకుండా ఫ్రైలాగా చేసేసుకొని అప్పటికప్పుడే వేడి అన్నంలో పెట్టుకొని తింటే

ఇంకా మనం కూరలల్లో పెసరపప్పు ఎక్కువ పెసరపప్పు అంటే ఇప్పుడు మనం పప్పుచారులు నార్మల్ ఉత్తుత్తిగా పప్పు కూర చేసినప్పుడు ఇప్పుడు పెసరపప్పు అని పాలకూర పప్పు అని చేసినప్పుడు